ఇక్కడ పండగలు ఎప్పుడు చేస్తారు అంటే మేరీ మాత జన్మదినం సందర్భంగా సెప్టెంబరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా చేస్తారు అతిపెద్ద హట్టహాసంగా జరుగుతుంది దానికి ప్రపంచంలోకాకుండా దేశంలోని అందరు చాలామంది ప్రకృతి సిద్ధంగా ఉద్భవించిన మాతగా మదర్ మేరీగా ఇక్కడికి వచ్చి మ్రొక్కుబడులు సమర్పిస్తారు